హలో పేరిసే హనుమంతు గారు మీ ఆరోగ్యం బాగుందా ఓకే ఓకే అండి అంటే మీరు ఏమైనా ఈ మధ్యన నాన్ వెజ్ గానీ ఇట్లాంటియేమైనా తింటున్నారా అండి ఓకే ఓకే ఓకే ఓకే ఇది కొంచెం ఎండాకాలం కదండి అట్లనే ఉంటుంది సో మీరు ఇప్పు ఈ ఎండాకాలంలో ఏం చేయాలంటే కొంచెం వాటర్ ఇన్టేక్ ఎక్కువుండాలండి అట్లనే అట్లనే కొద్దిగా ఫ్రూట్స్ అంటే మీ డైట్లో ప్రతిరోజు తినే దాంట్లో కొంచెం ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి ఓకే దానివల్ల మీకు కొంచెం హెల్త్ కొంచెం బాగుంటుంది నేను మీకు ట్యాబ్లెట్స్ రాస్తాను ఎ టా ట్యాబ్లెట్స్ రాస్తాను ఆ ట్యాబ్లెట్స్ వల్ల మీకు అంటే అంటే మీ గ్లూకోస్ లెవెల్ తగ్గిపోయింది అనుకుంటా సో మీకు హెల్త్ కోసమని చెప్పేసి నేను మీకు ట్యాబ్లెట్స్ ఇస్తాను దానివల్ల మీకు సెట్ అయిపోతుందండి ఓకే దాని ఓకే అండి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు ఓకే ఓకే ఓకే క్యాలిష్యం తగ్గినట్టు ఉందండి అయితే దానికి కూడా నేను మీకు ట్యాబ్లెట్ ఇస్తాను మీరు కొంచెం డైట్ మంచి ప్రాపర్గా ఫాలో అయితే మీకు ఇట్లాంటివి ఏమి ఇబ్బంది కాదు పర్లేదండి ఇక ఏం మీకు టెన్షన్ తీసుకోవాల్సింది ఏం లేదు నేను మీకు మంచి ట్యాబ్లెట్స్ ఇస్తాను దాన్ని రెగ్యులర్గా యూజ్ చేయండి పైగా మీరు కొంచెం మీరు ఫుడ్డు తినే తిండిలో కూడా కొంచెం మంచి ఫ్రూట్స్ గానీ యాడ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే మీ హెల్త్ బాగుంటుందండి ఓకే